నృత్య కళాకారులు సమాజంలో ఎదుర్కునే కొన్ని ప్రధాన సవాళ్ళు ఆర్థిక స్థిరత్వం లేకపోవడం బహుళ మంది నృత్య కళాకారులు సిద్ధమైన ఆదాయం ఉండడం చాలా కష్టం ఎక్కువ షోలకు ఆధారపడాలి కానీ అందరికీ అవకాశాలు రావు మన్నన లేకపోవడం సామాజికంగా నృత్యాన్ని ఒక సంపూర్ణ వ్యక్తిగా చూడలేకపోవడం కళాకారుల కష్టం పట్ల తక్కువ గౌరవం ఉండటం ఒక సమస్య మాట్లాడడానికి పోరాటం సాధారణంగా కళాకారులు తాము ఎదుర్కునే సమస్యలను బహిరంగంగా చెప్పుకోరు వారి త్యాగాలు కష్టాలు వెనుకనే దాగిపోతాయి పరంపరానికి సమకీలన పోటీ ఆధునిక వ్యక్తులు వ్యక్తి భద్రత తక్షణ ఆదాయం వంటి అంశాల మధ్య తమ కళను కొనసాగించడం ఎన్నో అవరోధాలు ఎదుర్కుంటున్నాయి